ఆంధ్రప్రదేశ్లో పర్యాటకంపై మతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర ఆలయం శ్రీశైలం ఆలయం అమరావతి బౌద్ధ స్తూపం అంటే అనేక ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ సైట్లో ప్రతి సంవత్సరం భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షిస్తాయి యాత్రికులను ఆకర్షించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న పర్యాటకులను కూడా మతపరమైన పర్యాటకము తీసుకువస్తుంది రాష్ట్రం గొప్ప మతపరమైన వారసత్వాన్ని కలిగి ఉంది మరియు దాని దేవాలయాలు మసీదులు మరియు చర్చిలు సందర్శకులను గతంలోని సంగ్రహ లోకను అందిస్తాయి మతపరమైన పర్యాటకం కోసం దేశం నలుమూలల నుండి ప్రజలు ఆంధ్రప్రదేశ్కు వచ్చే కొన్ని ప్రాంతాలు తిరుపతి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల వెంకటేశ్వర ఆలయం తిరుపతిలో ఉంది ప్రతీ సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వెంకటేశ్వరును అనుగ్రహం కోసం ఆలయాన్ని సందర్శిస్తూ సందర్శిస్తారు శ్రీశైలం శ్రీశైలంలో ప్రధాన హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవాలయం ఉంది ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి లేదా కాంతి స్తంభాలు అని చెప్పబడుతుంది అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటైన అమరావతి బౌద్ధ స్తూపం అమరావతిలో ఉంది ఈ స్థూపం మూడో శతాబ్దం బీసీఈలో నిర్మించబడింది మరియు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం విజయవాడ విజయవాడలో కనకదుర్గ దేవాలయం ఉంది ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన ప్రధాన హిందూ దేవాలయం ఈ దేవాలయం కృష్ణా నది ఒడ్డున ఉంది మరియు ఇది ఒక ప్ర ప్రసిద్ధ పర్యటన కట్ కేంద్రం హైదరాబాద్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మైలు రాళ్లలో ఒకటైన పదహారవ శతాబ్దపు మసీదు చార్మినార్కు హైదరాబాదు నిలయం చార్మినార్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇది ముస్లిములకు ప్రధాన యాత్రా కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటకులను ఆకర్షించే అనేక మతపరమైన ప్రదేశాలలో ఇవి కొన్ని మాత్రమే రాష్ట్రం యొక్క గొప్ప మతపరమైన వారసత్వం దీనిని యాత్రికులు మరియు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మార్చింది